నమస్తే అండీ హనుమాన్ స్వీట్స్ అండ్ బేకరీ అండి నా పేరు కుమార్ అండి మీ మీ షాప్లో మీ బేకరీలో ఏమయినా స్వీట్స్ ఆఫర్లో ఉన్నాయండి ఉంటే కొంచెం చూసి చెప్తారా అంటే ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా అండి ఆ రోజు చుట్టాలందరికీ ఇంకా ఇంటి పక్కన వాళ్ళందరికీ పంచిపెట్టడానికి తీసుకుందాం అనుకుంటున్నాను మీ బేకరీలో ఏమయినా ఆఫర్తో ఉన్నాయా చెప్పండి స్వీట్సు అలాగే లడ్డు కాజా మైసూర్ పాక్ ఇలాంటివి ఏమయినా ఆఫర్తో ఉంటే చెప్పండి